సార్ నేను మామూలుగా ఊరు నుంచి వచ్చేటప్పుడు నాది బ్యాగ్ పోయింది సార్ కంప్లయింట్ ఇవ్వడానికి వచ్చాను హలో సార్ మామూలుగా నిన్న నైట్ వస్తున్నప్పుడు కొంచెం వాష్రూంకి వెళ్దామని బ్యాగ్ పెట్టేసి దిగాను మళ్ళీ వెళ్ళి చూస్తే అక్కడ బ్యాగ్ లేదు

ఉన్నాయి సార్ ల్యాప్టాప్ ఒకటుంది కొన్ని బుక్స్ అను బట్టలున్నాయి నేను గుంటూరు నుంచి వచ్చేటప్పుడు మిస్ అయ్యింది సార్ మధ్యలో పిడుగురాళ్ళ కాడా నాకయితే అనుమానస్పదంగా అయితే ఎవరూ కనిపించలేదు సార్ బస్సు నంబరా సార్ నేను ఇంకా నైట్ కదా వస్తుంది అంతగా అబ్సర్వ్ చెయ్యలేదు సార్ నేనయితే బస్సు నంబర్ నైట్ మామూలుగా ఏడు ఏడున్నర ఆ ప్రాంతంలో నేను బస్సు దిగాను సార్ అయితే అక్కడ దాదాపు పిడుగురాళ్ళ దగ్గరలో అది కొంచెం అటో ఇటో అక్కడ అటో ఇటో ఏడున్నర ఆ టైం అవుతుంది

ల్యాప్టాప్ ఉంది సార్ మళ్ళీ కొన్ని బుక్సను బట్టలు కూడా ఉన్నాయి సార్ ల్యాప్టాప్ కొంచెం ఇంపార్టెంట్ సార్ అది కొంచెం వర్క్కి సంబంధించి డీటైల్స్ ఉన్నాయి దాంట్లో డేటా ఉంది సార్

అంటే అప్పుడు మిస్ అయ్యింది సార్ నేను పెద్దగా గమనించలేదు ఉన్నారులే కాని కొంచెం వాళ్ళ మీద డౌట్ కాని మనకి అంత పర్టికులర్గా తెలియదు ఎవరు వాళ్ళు అన్నది మనకి సార్ రేపు వచ్చి కంప్లయింట్ ఇస్తే సరిపోటుందిగా సార్ రేపు మార్నింగ్ వస్తాను ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్